ఇలా పెట్రోలు ధరలు ఒక్కోసారి పెంచడం ఒక్కోసారి తగ్గించడం వల్ల ప్రజలకి ఎంతగానో నష్టం కలుగుతుంది ఎందుకంటే పెట్రోలు ఉంటేనే కదా బండి నడుస్తుంది కానీ ఇప్పుడు రాష్ట్రం పెట్రోలు ధర చాలా పెంచుతుంది ఇలా చేయడం వల్ల జనాల మీద ఎక్కువ ప్రభావితం జరుగుతూ చేస్తుంది అధిక ఇంధనం వినియోగించడం వల్ల చాలా హానికరంగా ఉంటుంది ఎందుకంటే మనకి అ పొగ రావడం వళ్ళ ముక్కులోకి వెళ్ళి మనకి ఊపిరితిత్తులు కరాబావుతాయి అందుకని ఎక్కువగా పొగ బైకులో నుండి వస్తున్న పొగని పీల్చుకోకూడదు ఎందుకంటే అది చాలా హానికరం